ఓలా ట్యాక్సీ ఏజెన్సీనా అండి నేను నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళటానికి మీ వద్ద ఒక ట్యాక్సీని బుక్ చేసుకున్నాను అండి దాని కోసం నేను ఒక ఐదు వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాను కానీ తుఫాను కారణంగా మా ప్రయాణం ఆగిపోయింది దానికి మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదు అక్కడ అసలే చెన్నై అంటే ముంపు ప్రాంతం కాబట్టి వద్దు అంటున్నారు అందువల్ల నేను ట్యా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నాను కనుక మీకు నేను కొంత అడ్వాన్స్ని ఇచ్చి ఉన్నాను కదా దానిని నాకు వెనక్కి ఇవ్వగలరని అడుగుతున్నాను నేను కట్టిన ఐదు వేలు మొత్తం నాకు పూర్తిగా చెల్లించవలసిందిగా కోరుతున్నాను అండి దయచేసి ఏం అనుకోకండి మాకు